అను ఒక పుస్తకం విషయంలో నాకు ఇలా జరిగింది నిజానికి యోధుడనే పుస్తకం మొదట్లో నాకు నచ్చదని అనుకున్నాను ఎందుకంటే ఆ పుస్తకం చాలా పెద్దదిగా అనిపించింది మరియు దాని శైలి కూడా నాకు అంతగా నచ్చలేదు కానీ నా స్నేహితుడు నన్ను ఆ పుస్తకం చదవమని బలవంతం చేసాడు కాబట్టి నేను చదవడం మొదలుపెట్టాను మొదట్లో ఆ పుస్తకం నాకు చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించింది కానీ నేను చదువుతున్న కొద్ది ఆ కథలో పాత్రలు మరియు వారి ప్రయాణం నాకు బాగా నచ్చాయి ఆ పుస్తకం నన్ను చాలా ఆలోచంపజేసింది మరియు నా జీవితం గురించి కూడా పునరాలోచించుకునేలా చేసింది చివరికి యోధుడు నాకు చాలా ఇష్టమైన పుస్తకాలలో ఒకటిగా మారింది నా మనసు మారడానికి కారణం నా పుస్తకం యొక్క కథాంశం మరియు పాత్రలు నన్ను ఆకట్టుకోవడం అలాగే ఆ పుస్తకం నా ఆలోచన విధానాన్ని మారి మార్చింది